హాలో హలో చెప్పండి మేడం ఆ ఓకే మేడం అదేంటి మేడం నా షిఫ్టు నైనో క్లాక్ కదా అవును మేడం నేను ఇంకా లంచ్ బాక్స్ అది అరేంజ్ చేసుకోవాలి ఇంట్లో ఎవరు లేరు కూడా మినిమమ్ నాకు మినిమమ్ నాకక్కడికి రావడానికైనా వన్ వన్ అవర్ పడుతుంది మేడం అవును మేడం మీరు చెప్పింది కరెక్టే కానీ నేను ఇక్కడ్నించి రోడ్కి రావాలి రోడ్ ఇంకా బస్సు దొరకాలి బస్సు పై రావాలి చాలా టైమ్ పట్టేస్తుంది అవును మేడం ఇప్పుడు ఎయిట్ థర్టీ ఎయిట్ అయిపోయింది నేను రోడ్కి వచ్చి బస్సు ఎక్కి వచ్చేసరికి టెన్ అయిపోతుంది మేడం ఇంకా ఎర్లీగా నేనేలా రాగలను బైక్ లేదు మేడం బయటకు పట్టుకుని వెళ్ళారు ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వెళ్ళారు

ఆటోస్ అంటే ఇప్పుడు అటు సైడ్ దొరకడం చాలా కష్టం చాలా కష్టం మేడం

అవునవును మేడం

ఇంట్లో కూడా ఎవరు లేరు సో ఫ్యామిలీ బయటకి వెళ్ళారు వాళ్ళు వచ్చేస్తే నేను కూడా వచ్చేదే అని అనుకున్నాను సరే మేడం సరే మేడం ఎలాగో అలాగా ట్రై చేస్తాలేండి మేడం ఓకే ఓకే మేడం